నేను నా దగ్గర ఉన్న రెండవ ప్రోడక్ట్ నెగటివ్ ఎక్స్పీరియన్స్ గురించి మీకు తెలియ పరచాలి అనుకుంటున్నాను రెండవ ప్రోడక్ట్ వచ్చి ప్లాస్టిక్ కంటైనర్స్ అండి ప్లాస్టిక్ మెయిన్ థింగ్ ఈస్ ప్లాస్టిక్ అండి ప్లాస్టిక్ వాడడం అంత మంచిది కాదు మన గవర్నమెంట్ గవర్నమెంట్ కూడా ప్లాస్టిక్ ని బ్యాన్ చేశారు ఎందుకంటే ప్లాస్టిక్ వాడకూడదు అంటే ప్లాస్టిక్ అనేది మీరు చూశారండి ప్లాస్టిక్ కవర్స్ కానీ ప్లాస్టిక్ బాటిల్స్ ప్లాస్టిక్ బకెట్స్ ఎన్నెన్నో ప్లాస్టిక్ సంబంధించిన వస్తువులన్నీ మార్కెట్ లో లభిస్తూ ఉంటాయి అవిటి వల్ల అంటే మీరు ఒకటి గమనించారండి ప్లాస్టిక్ ని మీరు భూమిలో అది భూమిలో వేసేయండి ఆ ప్లాస్టిక్ భూమిలో కలిసిపోవడానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుందండి ఎన్నో సంవత్సరాలు చెప్పలేం అది ఎన్ని సంవత్సరాలో పడుతుంది అండి అసలు అది కాదు అలాంటి ప్లాస్టిక్ ని మనం వాడుతున్నామండీ అందుకే మనం ప్లాస్టిక్ ని వాడడం మానేయాలి ఉదాహరణ తీసుకుంటే ప్లాస్టిక్ కవర్స్ అండి ఎక్కడ పోయినా ప్లాస్టిక్ కవర్స్ ఏ వాడుతూ ఉన్నాం ఎక్కడ చూడండి ఎక్కడ మార్కెట్ కి వెళ్ళినా ప్లాస్టిక్ కవర్స్ మనము ఏమైనా కూరగాయలు తేవాలన్న ప్లాస్టిక్ కవర్స్ ఏదైనా స్నాక్స్ తీసుకురావాలన్న ప్లాస్టిక్ కవర్స్ లోనే ప్యాకింగ్ ఉంటుంది అన్ని ప్లాస్టిక్ ఏ ఆఖరికి వాటర్ బాటిల్ మనం నీళ్లు తాగాలన్న అది కూడా ప్లాస్టిక్ ఏ అండి అందుకే మీరు వాటర్ బాటిల్ లో మీరు నీళ్లు తాగాలనుకున్న వాళ్ళు స్టీల్ బాటిల్స్ దయచేసి స్టీల్ బాటిల్స్ వాడండి ప్లాస్టిక్ వాడకండి ప్లాస్టిక్ వాడకండి ప్లాస్టిక్ వాడడం వల్ల ఏమంటే అది ప్లాస్టిక్ మనం ఇప్పుడు చూడండి మీరు ఆ వాటర్ బాటిల్ లో నీళ్లు పోసి పెట్టుకుంటారా ఆ ప్లాస్టిక్ కొంచం అది కొంచం అలా మిక్స్ అయిపోతుంది అలా అది మిక్స్ అయిపోయినప్పుడు మీరు మళ్ళీ ఆ వాటర్ ని మనం తాగుతాం అది మన హెల్త్ కి మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు నేను మీకు ఏం తెలియపరచుకున్నాను అంటే ఎక్కువ నేనైతే ప్లాస్టిక్ వాడటం లేదండి మీరు కూడా ప్లాస్టిక్ వాడరని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను ప్లాస్టిక్ మీరు ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు సపోస్ మార్కెట్ కి వెళ్ళినప్పుడు కూడా మీరు ప్లాస్టిక్ వాడకండి మీ యొక్క నూలు గోతాలను కానీ నూలు గోతాలు కానీ సింపుల్ గా స్టీల్ స్టీల్ బకెట్స్ ని కానీ అవి వాడినారు అంటే మీరు బ్యాగ్స్ కానీ ప్లాస్టిక్ బాగ్స్ కాదండి మామూలు నూలు నూలు బ్యాగ్స్ కానీ అవి వాడినారు అంటే చాలా మంచిగా ఉంటుందండి నేను ప్లాస్టిక్ వాడమని గవర్నమెంట్ బ్యాన్ చేయనప్పుడు నాకు తెలియదు ప్లాస్టిక్ వాడాను మాకు షాపు ఉన్నది ఆ షాప్ లో ప్లాస్టిక్ వాడుతూ ఉన్నాం కవర్స్ మేము ఇస్తున్నాం అప్పుడు దాని వల్ల ఒక గవర్నమెంట్ వాళ్ళు వచ్చి మాకు ఫైన్ వేశారు మేము చాలా ఫైన్ కూడా కట్టాం అప్పటినుంచి నేను ప్లాస్టిక్ వాడడమే మానేశానండి నేను దయచేసి మీకేం తెలియజేస్తున్నానంటే ప్లీజ్ అవోయిడ్ ప్లాస్టిక్ ప్లాస్టిక్ ని అవైడ్ చేయండి ప్లాస్టిక్ ని దూరంగా పెట్టండి ఇది మన హెల్త్కి మంచిది కాదు అందరూ దయచేసి ప్లాస్టిక్ ని వాడడం మానేయండి అని నేను మీకు తెలియజేయాలి అనుకుంటున్నాను అండి ధన్యవాదములు